బట్టలు ఉతకడం ఎలా అంటే ఇప్పుడు బట్టలు విడిచేసిన బట్టలు అన్నీ తీసి పక్కన పెట్టి ఇప్పుడు అవి చాలా మురికిగా ఉన్నాయి అనుకోండి మనం వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి లేకుంటే నార్మల్గా ఉంటే వేడి నీళ్ళు కూడా అవసరం లేదు నార్మల్ వాటర్లో సర్ఫ్ కానీ షాంపు కానీ వేసి బట్టలు అన్నీ మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక పది నుంచి పదిహైదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆ తరువాత ఇంకా నానబెట్టిన తర్వాత అవి మొత్తం తీసుకుని ఒక్కొక్కటి సోపు వేసి మనము తిక్కి రఫ్ చేసుకుని పక్కన పెట్టుకొని అన్నీ అలాగే చేసుకోవాలి తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఒక రెండు బకెట్ల నీళ్ళు ఫుల్లుగా తీసుకుని మొత్తం మనము ఉతికిన బట్టలు తీసుకుని వాటిలో ఫస్ట్ ఒక వాటర్లో డిప్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్లో డిప్ చేయాలి టూ టైమ్స్ డిప్ చేస్తే మురికి మొత్తం క్లీన్గా పోతుంది తర్వాత ఇంకా దండం మీద మనం ఆరేసుకోవచ్చు ఇంకా వాషింగ్ మిషన్లో అయితే మనకు వాటర్ అనేది చాలా తక్కువ అవుతాయి సెమీ ఆటోమేటిక్ కానీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్లో మనం వాటర్ని సేవ్ చేయవచ్చు ఫస్ట్ అది ఎక్సెస్ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత అదే వాష్ చేస్తుంది మనము సర్ఫ్ కూడా అందులో వేయాల్సి ఉంటుంది మనకి వాషింగ్ మిషన్ ద్వారా అయితే వాటర్ అనేది కొంచెం సేవ్ అవుతుంది నార్మల్గా అయితే కొంచెం వాటర్ వృధా అవుతుంది ఇంకా మనం నార్మల్గా వేసుకున్న బట్టలు అయితే పెద్దగా మనకు ఎక్కువ టైం పట్టదు కానీ మురికి ఎక్కువ ఉన్న బట్టలు అయితే టైం ఎక్కువ పడుతుంది